మేము ఒక టీవీ కొన్నామండి ఆ టీవీ వచ్చేసి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది దానివల్ల మేము కావచ్చు మా పిల్లలు కావచ్చు ఎంతగానో దాన్ని ఉపయోగిచ ఉపయోగించుకుంటున్నాము ఎందుకంటే ఉదయం లేచిన మొదలు మాకు రోజు వారి డైలీ లైఫ్ కంటిన్యూ అవుతుంది కానీ పదింటి తర్వాత మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మా వారు బిజినెస్ పనులు దాంట్లో ఉదయం నుంచి సాయంత్రం ఐదింటి వరకు దాని ముందే కూర్చుని ఉంటారు తర్వాత టీవీయే కాదండి టీవీయే సిస్టంలాగా ఉపయోగపడుతుంది మాకు కాబట్టి మాకే కాకుండా మా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే మా పిల్లలు కూడా దాన్ని బాగా ఉపయోగించుకుంటారు పిల్లలు దాంట్లో కార్టూన్స్ కావచ్చు బిగ్ బాస్ కావచ్చు మూవీస్ కావచ్చు ప్రతి ఒక్కటి దాంట్లో చూస్తారు పిల్లలు ఆనందాన్ని మేము చూసి ఎంతగానో సంతోషపడతాం ఎందుకంటే వాళ్ళ సంతోషమే మా సంతోషం కాబట్టి పిల్లలకి మేం తీసుకున్న టీవీ చాలా గాను ఉపయోగపడింది దానివల్ల మేము ఎంతో సంతోషంగా ఉన్నాము